నమస్తే సార్ శ్రీ బాలాజీ హోం అప్లేయన్సేసేనా సార్ మేము లాస్ట్ వీకే వచ్చేసి బాలాజీ నగర్లో హౌస్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి గృహప్రవేశం చేసాము ఇంటికి కొన్ని ప్రోడక్ట్స్ కావాలి తీసుకోవాలి టీవీ తర్వాత వాషింగ్ మిషను ఫ్రిజ్జు ఏసీ కావాలండి

నా హస్బెండు వచ్చి సాంసంగ్ రిఫర్ చేయమని చెప్పారు

ఫిఫ్టీ టూ కావాలండి టీవీ తర్వాత వచ్చేసి ఫ్రిజ్జు డబల్ డోర్ కావాలి తర్వాత వచ్చి టూ టన్ చాలు బెడ్ రూమ్ వరకే కావాలి తర్వాత వాషింగ్ మిషన్ వచ్చి ఫ్రెంట్ లోడ్ కావాలి ఎయిట్ కేజీస్ కావాలండి ఓ అంటే ఎయిట్ కేజీస్ ఎందుకు అడిగానంటే మా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ లేరు మేము త్రీ మెంబెర్స్ ఏ బాబు హస్బెండ్ నేను అందుకని ఎయిట్ కేజీసే చాలని అనుకుంటున్నాను ఓకే సార్

ఓకే సార్ ఇన్వేటరు ఏసీనేనా ఓకే మొత్తం మొత్తం ఎంత అవుతుందండి ఓకే సార్

ఓకే సార్ రేపొచ్చి షోరూమ్కి డైరెక్ట్గా వచ్చి మేము ఏ కలర్ కావాలని సెలెక్ట్ చేసి ఉంచుతాము మీరు నా అడ్రస్ రేపే వచ్చినప్పుడు ఇచ్చేస్తాను కొంచెం హోమ్ డెలివరీ చేసేయండి సార్ లేదు ఫుల్ పేమెంట్ చేసేస్తాము ఇన్స్టలేషన్కి మీ సర్వీస్ మాన్ వస్తారా అప్పుడే ఆ రోజే వస్తారా లేకపోతే టూ డేస్ పడుతుందా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రేపు వస్తాము షోరూమ్కి వచ్చే ముందు కాల్ చేసి వస్తాను ఇదే కదా మీ నెంబరు ఓకే సార్ థ్యాంక్ యూ సార్